ఒక విధంగా టెక్నాలజీ డెవలప్ అయిన తరువాత ప్రతీదీ ఆన్లైన్లో మనకి అందుబాటులోకి వస్తున్నది అలాగే నృత్యం వంటి పాఠాలు కూడా వస్తున్నాయి సాంకేతికత నృత్య ప్రదం పరిశ్రమను చాలా ప్రభావితం చేస్తున్నాయి ఎందుకు అంటే ఇంతకు ముందు నృత్యం అంటే కొంత మంది మాత్రమే నేర్చుకునే వారు వారికి మాత్రమే నేర్పాలి అనే సదుపాయాలు ఉండేవి వారికి మాత్రమే ఏర్పాటు చేసేవారు వారికి మాత్రమే నేర్చుకోవాలి వారు కాకుండా వేరే కులం వాళ్ళు అలాంటి వారు నేర్చుకోకూడదు అని కుల వ్యవస్థ కూడా ఉండేది కానీ నేడు అలాంటిదేమీ లేదు సమాజం అభివృద్ధి చెందిన తరువాత టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన తరువాత ఆన్లైన్లో నృత్య ప్రదర్శన మరియు పరిశ్రమలు చాలా పెరిగాయి వాటికి సంబంధించి పాఠాలు చాలా అందుబాటులోకి వచ్చాయి ప్రతీ ఒక్కరు ఇంట్లోనే ఉండి నృత్య ప్రదర్శనలను చూస్తున్నారు నేర్చుకుంటున్నారు వారు కూడా వేసి ఆనందిస్తున్నారు ఆన్లైలో వచ్చే నృత్యం కారణంగా వారు ఎక్కడికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి నేర్చుకునే అవకాశం లేదు అవకాశాలు ఉన్నాయి కానీ అలాంటివి ఉపయోగపడకుండానే ఆన్లైన్లో చెప్తున్న నృత్యం కారణంగా వారికి చాలా ఉపయోగపడుతున్నాయి ఆ పాఠాల కారణంగా మళ్ళీ మళ్ళీ ఎక్కడైనా తప్పు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి రివైండ్ చేసి మళ్ళీ చూసుకొని నేర్చుకునే సదుపాయం కలుగుతుంది